నమస్కారమండి అందరికి నేను ఒక ఐదు వందల మందికి వంట వండాను ఐదు వందల మందికి వంట వండాను నా అనుభవాన్ని నేను మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను ఐదు వందల మందికి వంట వండాను కదా మాఅక్క పెళ్ళికి నేను వంట వాళ్ళు ఎవరు రాకపోతే అరే నేను చేస్తాను నాకు వంట వచ్చు అని చెప్పి నేను వెళ్ళి ఐదు వందల మందికి వంట వండాను అప్పుడు నేను ఐదు వందల మందికి ఒక యాభై కిలోల బియ్యం తీసుకున్నాను యాభై కిలోల బియ్యం బాగారా చేశాను బగారా ఎలా చేసాను అంటే ఒక పెద్ద గిన్నె యాభైకిలోలు ఉడికే గిన్నె తీసుకున్నాను అంటే యాభై కిలోలు పొయ్యి మీద గ్యాస్ మీద ఉడకవు కదండీ పోయి పోయి రాళ్ళు పెట్టి దాని మీద బా గిన్నె పెట్టి అందులో నూనె పోసినాం నూనె పోసి బగారాకు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరేపాకు కరేపాకు వేసి కలపెట్టాము కలపెట్టి కొద్దిసేపు కాగానే మళ్ళీ అల్లం పసుపు అల్లం పసుపు ఉప్పు వేసి మళ్ళీ కలపెట్టాం కలపెట్టి మనకు యాభై కిలోలకు ఎంత సరిపోయేంత నీరు తీసుకుని ఆ గిన్నెలో పోసాం ఆ గిన్నెలో పోసి కొంచెం మసులు మసులుతుంది మసిలిన తర్వాత మనం బియ్యం నేను బియ్యం వేసాను మసిలిన తర్వాత బియ్యం వేసాను అప్పుడు ఒక అర్థగంటలో మళ్ళీ ఒకసారి బియ్యం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి అంటే ఎసరు తక్కువ అవుతుందా సరిపోతుందా అని ఒకసారి చూసుకోవాలి చూసుకొని తర్వాత అన్నం బియ్యం వేసాను బియ్యం వేస్తే బియ్యం ఉడకాలి అన్నం అర్థగంటలో అన్నం అయింది అర్థగంటలో అర్ధ గంట తర్వాత అన్నం అయ్యింది అంటే ఇప్పుడు మనం ముందు చేసింది తర్వాత అర్థగంట అంటే గంటసేపు రెండు గంటలు అయ్యింది అన్నం అన్నం ఉడకడానికి అంటే యాభై కిలోల బియ్యం కదా అండి అయ్యింది యాభై కిలోల బియ్యం కాబట్టి ఒక గంట రెండు గంటలు టైం అయింది కానీ సమయం పట్టింది కానీ పర్వాలేదు నేను వండుతున్న కదా అది నాకు సంతోషం తర్వాత ఇప్పుడు పండ పెళ్ళి అంటే పక్క చికెన్ ఉంటుంది మటన్ ఉంటుంది సాంబారు ఉంటుంది చారు ఉంటుంది పప్పు ఉంటుంది అన్నం ఉంటుంది తెల్ల అన్నం ఉంటుంది తెల్ల అన్నం అంటే తెల్ల అన్నం ఏంటంటే తెల్ల అన్నం వండేసాము తెల్ల అన్నం ఒక పదికి పది కిలోలు తెల్ల అన్నం వండాము అది కూడా అంతే కానీ మసాలాలు నూనె అలాంటివి ఏమీ ఉండకుండా పొయ్యి రాళ్ళమీద పెట్టి గిన్నె పెట్టి పొయ్యి రాళ్ళ మీద పెట్టి గిన్నెపెట్టి అందులో బియ్యము నీళ్ళు పోసి కొంచెం ఉడికిన తర్వాత దింపి పక్కకు పెట్టాము తర్వాత మటన్ వండాము మటన్ ఎలా వండాము అంటే మటన్ ముప్పై కిలోల మటన్ తీసుకున్నాము ముప్పై కిలోల మటన్ తీసుకుని ముప్పై కిలోల మటన్ ఒక ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ముప్పై కిలోలు ఉడికే అంత ముప్పై కిలోలు మటన్ ఉడికే అంత గిన్నె తీసుకున్నాము గిన్నె తీసుకుని పొయ్యి మీద పెట్టాము పొయ్యి మీద పెట్టి నూనె పోసాం జీలకర్ర మెంతులు ఆవాలు కరివేపాకు ఇంకా ఏమేశారండి ఆ పచ్చిమిరపకాయలు వేసాము కలపెట్టాము మళ్లీ అందులో వచ్చి మటన్ కడిగి పెట్టుకున్న కడిగి మటన్ తేగానే కడిగి పెట్టుకున్నాము కడిగి పెట్టుకున్న మటన్ అందులో ఆపోపులో వేసాము వేసి ఒకసారి కలపెట్టాము కలపెట్టి తర్వాత కొంచెం ఉప్పు వేసాం ఉప్పు వేస్తే ఏమవుతుంది అంటే కొంచెం తొందరగా ఉడుకుతుంది అన్నమాట అంటే మనకు ఎక్కువ టైం పట్టదు ఎక్కువ టైం పట్టకుండా తొందరగా ఉడకడం కూర ఉడకడానికి అదే మనకు ఉపయోగపడుతుంది ఉప్పు వేశాము తర్వాత కొద్దిసేపు ఉడకనివ్వాలి ఒక పది ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత కారం ఉప్పు అల్లం కారం ఉప్పు అల్లం వేసి కొన్ని నీళ్ళు పోసి కలిపి ఒక పది నిమిషాలు తర్వాత పది నిమిషాల తర్వాత మసాలా వేయాలి మసాల అరకిలో అరకిలో పడుతుందండి ఎందుకంటే ముప్పై కిలోల మటన్ కదా ఒక అరకిలో పావుకిలో పావు కిలో కంటే ఎక్కువ పడుతుంది తర్వాత చికెన్ మటన్ ఉడుకు ఉండగానే ఇంక వేరే పక్కన పోయితో చికెన్ ఇరవై కిలోలు తెచ్చారండి చికెన్ ఇరవై కిలోలు ఇరవై కిలోలు చికెన్ ఇరవై కిలోలు ఉడికే గిన్నె తీసుకొని చికెన్ ఇరవై కిలోలు ఉడికే గిన్నె తీసుకొని పోయి మీద పెట్టి నూనె పో నూనె ఫస్ట్ నూనె పోసి కొంచెం వేడి అయ్యాక జిలకర ఆవాలు జిలకర ఆవాలు కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసి కొద్దిసేపు కలిపిన తర్వాత చికెన్ కడుక్కున చికెన్ అందులో వేయాలి కడుక్కున చికెన్ ఆపోపులో వేసి కొద్దిసేపు కలపాలి కలిపిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత కొంచెం చికెన్ ఉడుకుతుంది అప్పుడు ఉప్పు అల్లం పసుపు వేసి కొంచెం కలపెట్టి తర్వాత కారం వేయాలి కారం వేసిన తర్వాత కొంచెం కలపెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి అలా అయితే చికెన్ ముక్క ఉడుకుతుందండి అప్పుడు అంటే మంచిగా టేస్ట్ అనేది వస్తుంది మనకి అప్పుడు కొంచెం కొంచెం మసాలాలు వేయాలండి చాలా మసాలాలు మంచిగా మంచిగా మసాలాలు వేయాలండి మసాలాలు వేసిన తర్వాత అప్పుడు అది పక్కకు పెట్టి మళ్ళీ మటన్ ఒకసారి కలపెట్టి మటన్లో మసాలాలు వేసి కొంచెం దింపుకోవాలి తర్వాత చికెన్ చికెన్ కొంచెం మసాలాలు వేసి ఉడికిన తర్వాత దింపుకోవాలి తర్వాత సాంబార్ సాంబార్ ఎలా చేయాలి అంటే మంచిగా అంటే ఇప్పుడు ఎలా అంటే సాంబార్కు ఒక గిన్నె తీసుకోవాలి పోయి మీద పెట్టాలి మంట పెట్టాలి తర్వాత నూనె పోసి ఇందులో పచ్చిమిరపకాయలు పప్పు ముందు పప్పు ఉండాలి పప్పు తర్వాత పప్పు ఉంటే నూనె పోసుకుని నూనె తర్వాత జిలకర మెంతులు ఆవాలు అంటే పప్పు దినుసులు ఉంటాయి కదండి పప్పు దినుసులు పప్పు దినుసులు వేసుకోవాలి పప్పు దినుసులు వేసుకున్న తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు అలాంటి వేసుకోవాలి అలాంటి వేసుకున్న తర్వాత పప్పు తర్వాత పప్పు అందులో పప్పు పోయాల పప్పు పోయాలన్నమాట పప్పు పోసిన తర్వాత ఇంకా ఇంకేముందంటే ఉప్పు ఉప్పు ఉంటుంది అండి ఉప్పు ఉప్పు పోసిన తర్వాత ఉప్పు వేసి ఉప్పు వేసి తర్వాత అల్లం కారం పసుపు వేసి కొంచెం నీళ్ళు పోసి కలపాలి కలిపితే అప్పటిలోపు సాంబార్ తయారవుతుంది సాంబార్ తయారు అయితుంది తర్వాత కొంచెం కొంచెం పప్పు అంటే మంచిగా ముద్దపప్పు లాగా చేయాలి ఎందుకంటే వాళ్ళు చికెన్ మటన్ తినిన వాళ్ళు పప్పు తింటారండి పొడి పప్పుకి గిన్నె తీసుకోవాలి పొయ్యి మీద పెట్టి మంట పెట్టి తర్వాత నూనె పోయాలి నూనె పోసిన తర్వాత పసుపు అహ నూనె సారీ సారీ అండి నూనె పోసిన తర్వాత జీలకర్ర ఆవాలు మెంతులు పప్పు దినుసులు వేసిన తర్వాత కొంచెం అది కరివేపాకు వేయాలి తర్వాత ఒట్టి మిరపకాయలు పచ్చిమిరపకాయలు కొంచెం వేసుకోవాలి ఉట్టి మిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కలబెట్టుకోవాలి తర్వాత పప్పు మనం ఉడకపెట్టి ఇవి అవుతుండగానే పప్పు మనం ఉడకపెట్టాలండి పప్పు ఉడకపెట్టి నేనైతే కందిపప్పు తీసుకున్నాను కందిపప్పును ఉడకపెట్టి అందులో కొంచెం పసుపు ఉడికేటప్పుడే కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం ఏ తర్వాత వేస్తామండి వేసిన తర్వాత ఉడికిన పప్పుని తీసుకుని నీళ్ళు ఏమి లేకుండా చేసి ముద్దపప్పు లాగా చేశాము అది చాలా బాగా ఉంది అన్నారు తర్వాత చింతపులుసు చేయాలి ముద్దపప్పు చేసాం కాబట్టి చింతపులుసు చేయాలి దానికి ఒక గిన్నె తీసుకోవాలి తర్వాత ఒక ఒక ఒక గిన్నెలో చింతపులుసు కలిపి చింతపండు నానేసి తర్వాత దాన్ని పిసికి దాంట్లో నుంచి పులుసును తీయాలి చింతపండు పులుసు తీసి తర్వాత ఒక గిన్నె తీసుకోవాలి పొయ్యి మీద పెట్టాలి ఆ నూనె పోయాలి నూనె పోసిన తర్వాత జిలకర ఆవాలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఒట్టి మిరపకాయలు వేయాలి ఉల్లిగడ్డలు కోసుకుని ఉల్లిగడ్డలు వేసుకోవాలి తర్వాత చింతపండుని చింతపండు మనం తీసుకున్న చింతపండు ఉంది కదండి అది అందులో వేయాలి తర్వాత అల్లం వేయాలి పసుపు వేయాలి కారం వేయాలి కారం వేస్తే అప్పుడు అప్పుడు సరిపోతుంది మనకు చింతపులుసు సరిపడా కారం వేసుకొని అయిపోయిన తర్వాత దింపుకోవాలి అప్పుడు నేను చేశాను నేను నేను చేశాను మా అమ్మ వాళ్ళు మా చుట్టాలు అందరు తిని నువ్వు చాలా బాగా చేసావ్ అమ్మ ఎంతమందికి ఇంత వంట బాగానే చేశావు అంత అన్నీ వంటలు బాగున్నాయి అన్ని అన్నీ ఉప్పు కారం ఆ పసుపు అల్లం అన్నీ అన్నీ సరిపోయాయి అన్నీ ఇలా ఎలా వండావు ఎంత బాగున్నాయి ఇలా ఎలా చేసావు ఎవరు నేర్పించారు నీకు అని నన్ను అడిగారు అప్పుడు నేను ఏం చెప్పానంటే నేను అందరి తినాలని చూస్తాను అంటే మీరు నేను చాలా బాగా చేశానని వాళ్ళు మెచ్చుకున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది నేను ఎంతమందికి వండాను ఇంతమందికి వండిన అని మీకు చెప్పాలి అనుకున్నాను నాఅనుభవాన్ని మీతో పంచుకోవాలనుకున్నాను పంచుకున్నాను ఇంకొకసారి నేను మా మా కాలేజ్ మాకళాశాలలో మాకు ఫేర్వెల్ పార్టీ జరుగుతుం జరుగుతుంది అప్పుడు వండటానికి చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు ఉన్నారు చాలా మంది లేరు కొంతమంది ఉంటుండే కొంతమందికి వాళ్ళకి వంట రాదేమో అనుకొని నేను హెల్ప్ చేశాను వాళ్లకు వంట వచ్చో వంటరాదో నాకు తెలియదు కానీ నేను హెల్ప్ నేను సహాయం అయితే చేశాను నేను బాగా చేశాను ఎంత బాగా చేశానంటే అందరూ చాలా బాగా తిన్నారు అప్పుడు నేను మా ఫేర్వెల్ పార్టీకి ఒక యాభై మందికి వండాను యాభై మందికి నేను చాలా బాగా చేశాను అంటే నేనేం వండలేదు వాళ్ళు వండుతుంటే నేను సహాయం చేశాను నేను వండిన వంట చాలా బాగుంది అని నన్ను చాలామంది అన్నారు నేను చాలామందికి నేను ఒక ఐదు వందల మందికి వండాను ఐదు వందల మంది చాల తిన్నారు చాలా బాగుంది అని అన్నారు నేను మీకు చెప్పాలనుకున్నాను నేను ఎంతమందికి వండాను నేను ఏంచేశాను అని చెప్పాలనుకున్నాను నేను చెప్పాను